నా పేరు పూజ అండి నాది వచ్చేసి నారాయణవనం నారాయణవనం అనే ఊరు పక్కన పుత్తూరులోనే వచ్చి నేను చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజ్ అంతా కూడా అక్కడే పుత్తూరులోనే చేశాను నారాయణ నుండి పుత్తూరు వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అంతే నే నా నాకు తోడపుట్టిన వాళ్ళు వచ్చేసి ఇద్దరు అక్కలు ఉన్నారు తర్వాత వచ్చేసి ఒక తమ్ముడు ఉన్నాడు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఇక్కడే పుత్తూరులోనే చదువుకున్నారు ఒక తమ్ముడు తమ్ముడు మాత్రం తిరుపతిలో హాస్టల్లో ఉండి చదువుకున్నాడు అమ్మ నాన్న తర్వాత వచ్చేసి తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారు మేమంతా ఉమ్మడి కుటుంబం ఒకటిగానే ఉన్నాము నాన్నకి తోడబుట్టిన తమ్ముడు ఒక్కతనున్నాడు తను కూడా మా బాబాయ్ మా బాబాయ్ మేమంతా ఒకటిగానే ఉంటాము నా స్కూలింగ్ వచ్చేసి మొత్తం సిద్ధార్థ స్కూల్లో జరిగింది నేను ఎల్కీజీ నుంచి ఏడవ తరగతి దాక అక్కడే చదివాను ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి దాకా జ్ఞానదత్తి స్కూల్లో చదివాను నా స్కూలింగ్ అంతా బాగానే పోయింది నాకు చాలా ఫ్రెండ్స్ అంటే ఎవరు లే చెప్పుకుంటే ఎవరు లేరు తేజస్విని అని ఒక ఫ్రెండ్ మాత్రం ఉంది ఇప్పుడు కూడా తాను టచ్లోనే ఉంది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట తర్వాత ఇంటర్ వచ్చేసి ఎంపీసీ తీసుకున్నాను అది వచ్చేసి సాయిజ్యోతి జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అక్కడే చదువుకున్నాను టూ ఇయర్స్ అలా గడిచింది నాకు వచ్చేసి బైపిసి తీసుకొని డాక్టర్ అవ్వాలని కోరిక బట్ నాన్న వచ్చేసి అది కొంచెం టఫ్ వద్దు కష్టంగా ఉంటుంది చదవలేవు తర్వాత అక్కల్ అక్కలిని చదివించి వాళ్ళకి మ్యారేజ్ చేయాలి కదా నువ్వు బైపిసి చేసుకుంటే ఎక్కువ ఖర్చవుతుంది మనవల్ల అంతా అంత స్పెండ్ చేయలేను నేను అని చెప్పేసి ఎంపీసీ జాయిన్ అవ్వు నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు అని చెప్పాడు సరే అని చెప్పేసి ఎంపీసీ జాయిన్ అయ్యాను అలా గడిచిపోయింది అనమాట అప్పుడు స్కాలర్షిప్ అవి వచ్చేవి తర్వాత వచ్చేసి సరే ఎంసెట్ చేద్దాం ఎంసెట్ ప్రిపేర్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా వెళ్దాం మనము బీటెక్ జాయిన్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాను ఎంసెట్ కోచింగ్ కోసం అని చెప్పేసి ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎంసెట్ క్లియర్ చేయడం కొంచెం కష్టమే మంచి ర్యాంక్ రావాలి ఫ్రీ సీట్ రావాలంటే కొంచెం కష్టపడాలి గైడెన్స్ కొంచెం ఉండాలి అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చేసి మా నాన్నని అడిగింది నేను ఇంతవరకు హాస్టల్లో ఎప్పుడు ఉండింది లేదు తిరుపతిలో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ వెళ్లాలని చెప్పేసి నా ఫ్రెండ్ రాజీ అని చెప్పేసి రాజేశ్వరి తన పేరు రాజీ అని పిలుస్తాను తను వచ్చి నాన్న దగ్గర పర్మిషన్ అడిగిందనమాట ఇలాగ నేను కూడా వెళ్తున్నాం అంకుల్ ఒక వన్ మంత్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాక పడుతుంది మేము చూసుకుంటాము హాస్టల్ పక్కనే కదా తిరుపతినే కదా వన్ అవర్ ఏ కదా ట్రావెల్ వీకెండ్స్లో వచ్చి వెళ్తుంటాము పంపించండి అని చెప్పి తను కన్విన్స్ చేసింది నాన్నని ఫస్ట్ టైమ్ నేను అప్పుడే హాస్టల్లో ఉండడము కోచింగ్ అంతా బాగానే పోయింది బాగానే చేశాను క్లియర్ చేశాను ర్యాంక్ ఒక టెన్ థౌసండ్లోపే వచ్చింది ర్యాంకు కౌన్సిలింగ్ వెళ్ళాము ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వచ్చేసి సీట్ రాలేదు సరే సెకండ్ కౌన్సెలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనే లోపల బాబాయ్ వద్దు తనకింక సీట్ రాకపోతే మనం పేమెంట్ సీట్ కట్టి పే చేసి చదివించాలి అంత స్తోమత లేదు మనకి తనని డిగ్రీ జాయిన్ చేయించు అని చెప్పాడు సరే అనేసి బీఎస్సీ బీఎస్సీ ఎమ్మెస్సీ చేయించారు అంటే మ్యాథ్స్ స్టాటస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అనమాట జాయిన్ చేయించారు శేషాచలం డిగ్రీ కాలేజీలో అనమాట జాయిన్ అయ్యాను జాయిన్ అయి నేనే లాస్ట్ ఫైనల్ ఇయర్లో కాలేజీ టాపర్ని తర్వాత వచ్చేసి సరే ఎంసీఏ చేద్దామని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంసీఏలో ఎంసీఏ చేశాను అక్కడ ఎంసెట్లో సీట్ వచ్చింది ఫ్రీ సీటే అక్కడ జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాగా చదివాను నేనే త్రీ ఇయర్స్ నేనే కాలేజ్ టాపర్ని క్యాంపస్ డ్రైవ్లో నాకు అప్పుడు క్యాంపస్ డ్రైవ్ లేదు నా సీనియర్స్ వరకు క్యాంపస్ డ్రైవ్ ఉండింది నేను వచ్చేసరికి ఫైనల్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ లేదు లేనందు వల్ల ఉన్నున్న నేను సెలెక్ట్ అయ్యేదానేమో ఎందుకంటే నేను కాలేజ్ టాపర్ని కాబట్టి డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్కి తీసుకెళ్ళేవారు సో ఇప్పుడు జాబ్ కోసం కొంచెం స్ట్రగుల్ అవుతున్నానండి అంతే